మా నాన్నగారు గానీ తాతగారు గానీ ఎప్పుడు ఎటువంటి నాయకులు రాజుల గురించి చెప్పలేదండి కానీ మా తాతగారు మాత్రం మనకి స్వాతంత్రం వచ్చేపాటికి అతనికి ఏవో కొంచెం ఐడియా ఉందని మాత్రం చెప్తా ఉండేవారండి నాయకులు రాజుల గురించి అయితే మాత్రం ప్రత్యేకించి ఎప్పుడు చెప్పలేదు అప్పుడున్న రోజులు మాత్రం ఎప్పుడైనా అడిగితే అతనుకున్న గుర్తు మేరకు మాతోని కొన్ని సంఘటనలు అయితే చెప్పడం జరిగింది